మా ప్రాంతంలోనే ఆసుపత్రులలో ఎక్స్రేలు సిటీ స్కాన్లు మరియు ఎంఆర్ఐ స్కాన్లు చేయడానికి అధునాతన పరీక్షలు ఉన్నాయా లేవు రక్త రక్త పరీక్ష మూత్ర పరీక్ష సిటీ స్కాన్ బిపి మొదలైన పరీక్షలు చేయడానికి వేరే చోటికి వెళ్లాల్సి వస్తుంది మామూలుగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలంటే అక్కడికి వెళ్లినప్పుడే ఓపి కోసమే

తక్కువ అయితే ఉండదు ఇదంతా పెట్టుకోలేం పేదవాళ్ళు అయితే అసలు అంత డబ్బు పెట్టి అట్ట పరీక్షలు చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి పోలేరు అక్కడికి ఇక్కడ చేయించుకుందామంటే ఇక్కడనేమో ఇవి ఉండవు ఈ ఈ ప ఈ పరికరాలు ఈ గవర్నమెంట్లోనే ఉంటే బాగుంటుంది ఇది కాదని మాలాంటి వాళ్ళకు ఐతే ఇలాంటి ఇబ్బంది డబ్బు ఉన్న వాళ్ళు అయితే బానే పోతారు

ఆ స్కానింగ్లు చేయించుకోక మా రోగాన్ని బయట లోపల లోపలనే ఉండి మా రోగాన్ని ఇంకా ఎక్కువ పెంచుకుంటాం తప్పితే పెం రోగం పెరుగుతుంది తప్పితే తగ్గడం అయితే తగ్గదు ఈ గవర్నమెంట్లోనేమో అన్ని బాగానే ఉన్నాయి ఈ స్కానింగ్లు లేక పెద్ద పెద్ద టెస్టులకు పరికరాలు లేక మేము బై ఇబ్బంది పడాల్సి వస్తుంది మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా ప నిరుపేదలైతే చాలా ఇబ్బంది అవుతుంది చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఇవి లేక ఈ చిన్న పరీక్షలు అయితే చేసుకోవచ్చు ఈ బయట వెళ్ళి చేసుకోవాలంటే బయటకు వెళ్ళలన్నా కూడా ఇబ్ చాలా ఇబ్బంది కదా ఆటో ఫీజులు అని డాక్టర్ ఫీజులు అని ఇవన్నీ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఈ మా గవర్ మా ప్రాంతంలో ఉండే సిటీ స్కాన్ ఇవి అయితే లేవు ఉంటే బాగుంటుంది అని మేము అనుకుంటాం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా ముందు నుండైనా ఇలాంటివి పె పెడితే బాగుంటది ప్రతి దానికి బయట పోవాలంటే ఏడ పోతాం పోలేము కదా ఈ కొన్ని ఈ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ ఇక్కడ ఉంటే బాగుండు అని అనుకుంటున్నాం వేరేది ఊరికే వెళ్లి ఇబ్బంది పడేకన్నా ఇక్కడే ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం దీన్ని సంబంధించిన అదనంగా డేటా అన్ దీని ప్రయోజనం కోసం అంటే ఇక్కడే ఉంటే దాని ప్రయోజనం ఎక్కువ ఉంటుంది చాలామంది కూడా మంచిగా చూపించుకుంటారు కూడా వాళ్ళకి నిరుపేదలకి చాలా అంటే చాలా ప్రయోజనం ఉంటుంది ఇట్ల చూయించుకోవడం ద్వారా అంటే దూరం నుండి వస్తున్న

తగ్గదు అనుకుంటున్నా అంటే మా ప్రాంతంలో కూడా ఈ సిటీ స్కాన్లు అంటే రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు ఈ బీపీ పరీక్షలు కాకుండా ఈ సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు కూడా ఉంటే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం